మన రాష్ట్రంలో హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది దీనికోసం మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా హెల్త్ భీమా జగనన్న భీమా ప్రవేశపెట్టబడింది ఇంకా కోవిడ్ సమయంలో అయితే కోవిడ్ సోకిన వాళ్ళకి ఫ్రీగా ఆరోగ్య సేవలు అందించింది అలాగే ప్రతి కుటుంబానికి కొంత అమౌంట్ గవర్నమెంట్ చెల్లిస్తుంది దానికి ఇంటి పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు నామినీగా పెట్టడం జరుగుతుంది దీని వల్ల వాళ్ళకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుంది అలాగే ఇక్కడ గవర్నమెంట్ సీజనల్ వ్యాధులకు మందులను ఫ్రీగా ఇస్తుంది ఎన్నో హెల్త్ చెకప్లు గవర్నమెంట్ ఫ్రీగా చేయిస్తుంది ఇక విద్య కోసం అమ్మ ఒడి పథకం ప్రవేశ పెట్టబడింది ఈ పథకం ద్వారా చదువుకోలేని పేద విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు బాగా చదువుకోగలుగుతున్నారు ఇలాంటి అవకాశం మన గవర్నమెంట్ కల్పించింది మన ప్రభుత్వం అలాగే వ్యర్ధాల ద్వారా అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్టు రీసైక్లింగ్ వంటివి తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుస్తుంది వీటి కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధులను అవసరమైన వాటికి మన ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఇవన్నీ పథకాలు చేయటం ద్వారా కూడా ప్రజలకు ఎంతో ఉపయోగం జరుగుతుంది మన గవర్నమెంట్ పెట్టిన ఈ పథకాలు ఇవి కూడా చాలా బాగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి